మీ మ్యూజియం గురించి నేను విన్నాను మాది విలేజ్ అండి జీడీ నెల్లూరు దగ్గిర అవును సార్ ఓకే సార్ రైట్ సార్ మీ మ్యూజియం గురించి చెప్తారా మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారో ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే సార్ మేము చిత్తూరుకి వస్తాము మా ఫ్యామిలీతో మీదేమన్న రెస్టారెంట్ ఉందా అండి అక్కడ ఓకే సార్ మీ అడ్రస్ చెప్తారా చిత్తూరులో ఎక్కడ ఓకే అండి మీ మ్యూజియం ఓకే అండి మీ మ్యూజియంకి ఎంతమంది విజిట్ అవుతారండి పర్ డే ఓకే అండి మీ బ్రాంచెస్ ఏమన్న ఉన్నాయా ఓకే అండి ఓకే అండి ఓకే అండి మీకు రెంట్ ఇస్తారు త్రీ డేస్ ఉండాలి అమౌంట్ ఎంత చెప్తారు ఓకే అండి ఫుడ్ మీదేనా సపరేటా అండి ఫుడ్ ఫెసిలిటీస్ ఒకరికి త్రీ థౌజండ్ రూమ్ రెంటు ఓకే అండి ఫుడ్డు ఫుడ్డుకి ఏమన్నా ఓకే అండి థ్యాంక్ యు అండి థ్యాంక్ యు అండి థ్యాంక్ యు సో మచ్